నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని రకాల హెయిర్ ఆయిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను దానివల్ల ఏమైంది అంటే హెయిర్ బాగా ఫాల్ అయిపోతు ఉండేది సో ఈ నూనె కాదు ఆ నూనె లేదు వేరే హెయిర్ ఆయిల్ మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఏమో ఇంకా హెయిర్ గ్రోత్ అవుతాదేమో అని అనేక కంపెనీలు మార్చి మళ్ళి మళ్ళి ప్రొడక్ట్స్ని వేరే వేరే ప్రొడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకుంటా ఉండేదాన్ని దానివల్ల ఏమైంది అంటే ఏ ఏ హెయిర్ ఆయిల్ వాడినప్పటికి కూడా నా హెయిర్ ఫాల్ అయితే మాత్రం తగ్గలేదు ఇంకా ఎక్కువగా అవుతు ఉండేది దానివల్ల మళ్ళా ఆలోచించి అది ఏంటి నేను టీవీలో చూసి ఏదో వాళ్ళ హెయిర్ ఆయిల్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూసి లాంగ్ హెయిర్ ఇలా చాలా బాగా మనకి ఎదిగిపోతుంది ఏమో అనుకుని వాళ్ళు ఏదైతే హెయిర్ ఆయిల్ చూపించారో అది వెంటనే నేను ఆర్డర్ పెట్టేస్తా ఉండేదాన్ని సో ఏమైంది అంటే దాని వల్ల హెయిర్ ఫాల్ బాగా అయిపోతు ఉండేది ఈ హెయిర్ ఆయిల్ కాదు దీని తర్వాత వేరే హెయిర్ ఆయిల్ ఏమైనా వాడితే మళ్ళి జుట్టు ఎదిగేస్తాదేమో అన్నట్టుగా అలా టూ త్రీస్ కంపెనీస్వి హెయిర్ ఆయిల్స్ ఆర్డర్ పెట్టడం జరిగింది సో దానివల్ల ఏమైంది అంటే నాకు హెయిర్ ఫాల్ అయిపోయి డిసప్పాయింట్ ఏ కనిపించేదన్నమాట అందువల్ల నేను తర్వాత మళ్ళి ఆలోచించి ఏం చేసానంటే ఇలా కాదు మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుని నాచురల్ పద్ధతిలో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని చేసుకుంటే చాలా మంచిది అని నాకు అనిపించింది దానివల్ల ఇంట్లోనే కొబ్బరి నూనె ఆడించుకుని నాకు అందుబాటులో ఉన్న మూలికలు నెక్స్ట్ మందార పువ్వులు మెంతులు ఉసిరి పప్పు మందార ఆకులు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని వాటిలో మరిగించుకొని వడపోసి హెయిర్ ఆయిల్ నేచురల్ పద్ధతిలో తయారు చేసుకోవటం జరిగింది అదేంటంటే నేను కొంచెం యూజ్ చేసిన తర్వాత ఒక వారం పది రోజుల్లోనే నాకు మంచి రిజల్ట్ కనిపించింది హెయిర్ కొంచెం ఎదగటం నేచురల్గా ఉన్నట్టుగా అనిపించింది అనమాట సో అందు వల్ల ఏంటంటే నేను అదే హెయిర్ ఆయిల్ కంటిన్యూ చెయ్యడం మొదలు పెట్టాను మా పిల్లలకి కూడా నేను దాన్ని రాయటం కాస్తా ఒక వన్ వీక్ కంటిన్యూషన్గా వాళ్ళకి కూడా రాయటం మొదలు పెట్టాను దాని వల్ల ఏమైంది అంటే వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ బాగానే కనిపించింది సో మనం నాకు అప్పుడు అనిపించింది ఇలా ఆర్డర్ పెట్టుకుని ఆయిల్స్ మార్చి అన్నీ వాడుకొని హెయిర్ ఫాల్ చేసుకునే కన్నా మనకు అందుబాటులో ఉన్న నేచురల్ పద్ధతిలోనే కొన్ని వనమూలికలు వేసుకొని మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే మంచిది సో దాని వల్ల మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది అని నాకు అనిపించింది నేను అనుకున్నట్టుగానే నేను తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ వల్ల నా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవ్వటం మొదలు పెట్టింది సో అందువల్ల నా నేను వాడిన తర్వాత నా హెయిర్ ఎదగటం చూసి నా ఫ్యామిలీ మెంబెర్స్ మా పిల్లలు మావారు అందరు కూడా ఆ ఆయిల్నే యూజ్ చేయడం మొదలు పెట్టారు సో ఏంటంటే మనం ఒక దాని తర్వాత వేరే వేరే హెయిర్ ఆయిల్స్ ఆర్డర్ పెట్టుకుని హెయిర్ ఫాల్ చేసుకునే కన్నా మనకు అందుబాటులో ఉన్నటువంటి మన వర్ణ ప్రకృతి వైఖరికి సంబంధించి వనమూలికలతో మనం చేసుకున్నటువంటి హెయిర్ ఆయిల్స్ వాడటమే మంచిదని నాకనిపించింది దానివల్ల ఏమైంది అంటే హెయిర్ గ్రోత్ కూడా చాల బాగుంది అన్నమాట ఈ అడ్వర్టైజ్మెంట్సు ఇవన్నీ చూసుకుని మనం ఎదో అనుకుని అవి పెట్టుకుని హెయిర్ ఆయిల్స్ ఆర్డర్ పెట్టుకునే కన్నా మనం చక్కగా కొబ్బరికాయలు కొట్టి నూనె ఆడించుకుని దాంట్లో మనకే అవకాశం ఉన్నంతలో మనకు అందుబాటులో ఉన్న హెయిర్ ఆయిల్స్ అవి తయారు చేసుకుని మనం యూజ్ చేయడం చాలా మంచిది అని నాకు అనిపిస్తుంది సో అందరు కూడా అది వాడి మేమందరం ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము మీరు కూడా రివ్యూస్ చూసి అనవసరంగా ఇగ వేరే వేరే హెయిర్ ఆయిల్స్ పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్లోలాగా హెయిర్ ఎదిగేస్తుంది మనకు అలా ఎదిగేయాలి అని పెట్టుకుని హెయిర్ ఫాల్ చేసుకునే కన్నా మనం నేచురల్ పద్ధతిలోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని మనకు అందుబాటులో ఉన్న వాటి వాటితోనే అవన్నీ మరిగించుకుని వడ కట్టుకొని స్టోర్ చేసుకుని మనం యూజ్ చేయటం వల్ల అది చాలా చాలా హెయిర్కి గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది మనం తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ అనేది